పశువులు పెరిగే ప్రదేశాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి వాటిని వాతావరణానికి అనుకూలంగా ఉండేటట్లు చూసుకోవాలి ఒక కోడి ఒకసారికి పదికి పైగా గుడ్లను పెడుతుంది వాటిని మనం ఆ కోళ్ళను ఆ కోళ్ళను వేడిగా ఉండే ప్రదేశంలో ఉంచాలి అలాగే వాటిని ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఉండాలి